క్రీడలు ఆటలు అనేవి చాలా మందికి తెలిసే ఉంటుంది పిల్ల మనం చిన్నతనం నుంచి పెద్ద పెద్ద పెద్దవాళ్ళ వరకు ఈ క్రీడలను ఆడుతూ ఉంటారు మనం చిన్నతనంలోనే బడులలో కాలేజీల్లో చదువుతున్నపుడు మనం ఈ చదువుతో పాటు ఈ క్రీడలను కూడా నేర్చుకుంటూ ఆడుకుంటూ మన ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్గా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుంది ఈ క్రీడల ద్వారా మనం మన మిత్రులతో కలిసి ఆడడం ద్వారా మన యొక్క యూనిటీ కలిసి కట్టుగా ఉండడం కానీ జరుగుతుంది ఈ కలిసి కట్టుగా ఆడటం ఆడటంలో ఉన్న క్రీడలు క్రికెట్ ఫుట్బాల్ హాకీ లాంటివి ఉంటాయి దీంట్లో మనం ఒక టీమ్గా అంటే మన మిత్రులతో టీమ్గా కలిసి ఆడాలి దీంట్లో దీన్ని వల్ల దీన్ని ఆడటం ద్వారా మన యొక్క కమ్యూనికేషన్ అంటే మన సమాచార మన యొక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ చాలా పెరుగుతుంది ఉదాహరణకు మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం క్రికెట్లో పదకొండు మంది కలిసి కట్టుగా ఆడతారు ఎదుటి వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నపుడు ఈ పదకొండు మంది కీపర్ బౌలర్ పదకొండితో పదకొండు మందితో సహా ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అందరూ కలిసి కట్టుగా ఒకరికొకరు సహాయపడుతూ వాళ్ళు ఆ ఆటను ముందుకు తీసుకు వెళ్తారు అలాగే బ్యాటింగ్ చేస్తున్నపుడు బా బ్యాటింగ్ ఆడుతున్నావాడు ఎదు ఎదుటిగా ఇంకో ఇంకో వ్యక్తి ఆడుతూ ఉంటాడు వాళ్ళు ఇద్దరు క కలిసి కట్టుగా ఆడటం ద్వారా స్కోర్ పెరుగుతూ ఉంటుంది దాన్నే పార్ట్నర్షిప్ కూడా అంటారు ఫుట్బాల్ నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ ఏమంటే ఫుట్బాల్ ఫుట్బాల్లో వ్యక్తులు కలిసికట్టుగా ఆ గ్రౌండ్ చుట్టూ తొంభై నిమిషాలు పరుగెడుతూ ఆ బాల్ని ఎలాగైనా గోల్లో చేర్చలానేదే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం దాంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఒకరి నుంచి ఒకరు బాల్ని అందించుకుంటూ అంచెలంచెలుగా ముం ముందుకు వెళుతూ గోల్ని వేస్తూ ఉంటారు దీని ద్వారా ఫుట్ ఫుట్బాల్లో మన యొక్క క కలిసి కట్టుగా ఆడటం ద్వారా మన యొక్క ఆటను పెంపొందించి ఆ ఫుట్బాల్లో మనం గెలవ గెలవగలం దీనితో పాటు మనం విడివిడిగా ఆడే ఆటలు కూడా ఉన్నాయి దాంట్లో బ్యాడ్మింటన్ హాకీ బ్యాడ్మింటన్ షటిల్ లాంటి ఎన్నో గేమ్స్ ఉన్నాయి దాంట్లో మనం హాకీ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఆట దాంట్లో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాం దానితో పాటు కబడ్డీ అలాంటి క్రీడలు కూడా ఉన్నాయి ఈ కబడ్డీలో ఏడు మంది ఆడుతారు దీంట్లో అందరూ కలిసికట్టుగా ఎవరైనా మనల్ని పట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుని ఔట్ చేస్తూ ఉంటారు దీని వల్ల మన యొక్క కమ్యూనికేషన్ మన యొక్క ఫ్రెండ్స్తో ఉన్న మన ఫ్రెండ్స్ యొక్క కమ్యూనికేషన్ చాలా పెరుగుతుంది స్నేహ పూర్వకమైన ఆటలు ఆడటం ద్వారా మనం ఎవరో తెలియని వ్యక్తులతో కూడా కలిసి ఆడటం ద్వారా వారి యొక్క స్నేహం మనకి లభిస్తుంది ఈ క్రీడలు ద్వారా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ క్రీడలు ద్వారా మన స్ట్రెస్స్ రిలాక్స్ అవుతాం కాబట్టి ఈ క్రీడలు అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాలి